ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే యాప్స్ స్నాప్చాట్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆ వాట్సాప్ ఇలా చాలా రకంగా ఎక్కువ మంది ఇవే యాప్స్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ స్నాప్చాట్కి అలవాటయ్యారు ఇంస్టాగ్రామ్స్ రీల్స్ ట్విట్టర్ పోస్ట్స్ ఫేస్బుక్ వీడియోస్ చాలా మంది వీటికే అలవాటయ్యారు మీరు గమనించిన లాభాలు ఏమిటంటే ఇంట్లోనే కూర్చొని ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అవసరం ఉన్నవి తెప్పించుకోవచ్చు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు దూరం ఉన్న వాళ్ళతో నష్టాలు చిన్నపిల్లలు ఎక్కువ మొబైల్స్కి అలవా అలవాటు అయిపోతున్నారు వారికి బయట ఆటలేంటో తె తెలియడం లేదు పెద్దవారికన్నా ఎక్కువ చిన్నవారు ఎ ఉపయోగిస్తున్నారు మొబైల్ ఫోన్స్ వాళ్ళ పెద్దవారికన్నా ఎక్కువ వీళ్ళకే వాడడం వస్తుంది ఎంత వాడాలో అంతకన్నా ఎక్కువ వాడుతున్నారు మధ్య చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ ఈ జనరేషన్ చిన్నపిల్లలు మొత్తం ఎక్కువ ఫోన్కే అలవాటు అయిపోతున్నారు